మా ప్రాంతంలో ఏడాది పొడుగునా విభిన్న వాతావరణంలో పండించే పంటలు ఏమిటి అంటే అది పత్తి వరి మిరప కందులు మిరపలు పెసలు టమాటా వంకాయ రకరకాల కూరగాయలు ఆకుకూరలు వనరులు ఇతరులయి చాలానే పండిస్తారు వాటికి అనుకూలంగా ఉండే వాతావరణం అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు మనం పత్తి గనుక తీసుకున్నట్టయితే అది వర్షాకాలంలో స్టార్ట్ చేస్తే దానికి వర్షాకాలం ఒకటి చలికాలం ఒకటి ఎండాకాలం మొదలవుతుందనంగా దాన్ని తీసెయ్యడం జరుగుతుంది ఎందుకంటే అది చలికి నీటికి మాత్రమే సంబంధించిన పంట ఎండలో అసలు పెరగలేదు కాబట్టి దానికి రెండో సీజన్లు మాత్రం అవసరం మూడు సీజన్లలో పండే మూడు సీజన్లలో పండే పంట అంటే మాత్రం వరి వస్తుంది ఎందుకంటే అది వర్షా కాలంలో వేసి చలి కాలంలో పంట తీసుకున్న తర్వాత మళ్ళి ఏసికి అని మోటార్ల ద్వారా పండించడం జరుగుతుంది ఇక వంకాయ తోటకూర కూరగాయల వాటికి వస్తే మాత్రం అవి మోటార్తో అది ఏ వాతావరణంలో అయినా పండించచ్చు ఎందుకంటే మనకు అనుకూలంగా మోటార్ ఉంటుంది వాటర్ ఫెసిలిటీ ఎక్కడనయితే ఉంటుందో అక్కడ అది పండించవచ్చు సో అది మూడు కాలాల్లో పండించవచ్చు కాకపోతే మొదలు పెట్టడం మాత్రం వర్షాకాలంలో మొదలు పెడతారు అది దానికి ఉన్న స్పెషాలిటీ అందువల్ల చాలా రకాలయిన పంటలు తీస్తారు